జాబ్ పర్పస్ లైఫ్లో చాలా సెటిల్ కావాలి మనకు అంటు ఒక గోల్ ఉండాలి ఆ గోల్ని రీచ్ కావాలి మనకు అంటు సొంత ఇల్లు ఒక మన కాళ్ళ మీద మనం నిల్చునేటట్టు ఉండాలి లైఫ్ సెటిల్ ఉండాలి కానీ కష్టపడుతు కష్టపడి సాధించుకోవాలి ఏదైన